మన తెలుగు సమాజంలో నిజంగా ఇది ఒక పెద్ద సమస్యగానే నేను భావిస్తున్నాను ఆర్థిక ప్రగతి సాధించాలి అనంటే నిజంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే వారి వారి పనులు నిజంగా వారు పనులన్నీ సక్రమంగా నిర్వర్తిస్తారు నిర్వర్తించినప్పుడు అది ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది మన తెలుగు సమాజం కావచ్చు ఏదైనా కావచ్చు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి చానా సహాయపడుతుంది వీటికి పరిష్కారం ఏందంటే అవగాహన సదస్సులు అనేటివి అంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఇవ్వాలి అనేటివి అవగాహన సదస్సులు అనేటివి ప్రతీ సం ప్రతీ స్థలాల్లో నిర్వహించాల్సి ఉంటుంది ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ఆర్థిక ప్రగతి సాధించటానికి చాలా ఉపయోగపడుతుంది ఇది దీనికి నేను సమర్థిస్తున్నాను వీటికి పరిష్కారం కూడా అవగాహన సదస్సులు పెట్టాలని నేను అనుకుంటున్నాను